అయ్యా నమస్కారం నేను మన గ్రామంలో అందరు కలిసిమెలిసి చదువుకునేలాగ విద్యా కార్యక్రమాన్ని చేపడుతున్నాను దానికోసం ఒక సామూహిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తారీఖున గ్రామంలో జరపాలని నిశ్చయించుకున్నాను దానికోసం హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని సరఫరా చేయాలని అనుకుంటున్నాను వారికి మంచినీటి కోసం మీ కోసం మీ దగ్గర అభ్యర్థించడాని కోసం వచ్చాను సుమారుగా ఐదు వందల నుండి ఆరు వందల మంది హాజరయ్యేటట్టు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి మా మా ఈవెంట్ని పరిగణలోకి తీసుకొని దానికోసం మీరు తగినంత నీటిని మాకు అందిస్తారని మనవి చేసుకుంటున్నాను ఈ విద్యా కార్యక్రమాన్ని జయప్రదం జరిగేలాగ మీరు కోరుకుంటారని మీరు మీ వంతు కృషి చేస్తారని మేము అడిగినంత నీటిని మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు